మా మా ఇంటి దగ్గర వోణి ఫంక్షన్ జరుగుతుందండి దానికోసం క్యాటరింగ్ కావాలి మీరు క్యాటరింగ్ చేస్తారా అండి ఏమేం స్పెషలండి మీ దగ్గర ఓకే అండి చికెను మటన్ బాగా చేేస్తారా అండి అంటే మేము కనీసం ఒక వెయ్యి మంది దాకా పెట్టుకుందాంమనుకుంటున్నాము సో మీ దగ్గర అంతమంది ఎంప్లాయస్ ఉన్నారు వర్కర్స్ ఉన్నారంటే చెయొచ్చు మనం కూడా ఓకే అండి ఇంకా తర్వాత మేము చాలా డిషెస్ సెలెక్ట్ చేద్దాం అనుకుంటున్నామండి కొన్ని కొన్ని మేము పర్టికులర్గా మాకోసం కూడా చేసుకుందాంమనుకుంటున్నాము మీరు చేయగలరా అండి మేము చెప్పినవి చెప్పినట్టు ఓకే అండి వన్ వెయ్యి మందికి చెయాలంటే మీరు ఎంత ఛార్జ్ చేస్తారండి అంటే ఎంత తీసుకుంటారు మామూలుగా అయితే ఓకే అండి ఓకే అండి అయితే వచ్చే నెల ఇరవైన ఖాళీగానే ఉంటారా అండి అంటే అప్పుడే క్యాటరింగ్ కావాలి మాకు సరే అండి నేను మీకు ఏమేమి కావాలో నేను కావాల్సినవి అన్ని నేను మీకు పంపిస్తాను ఒకసారి మీరు కూడా నాకు మీ వంటలు లిస్ట్ అనేది పంపించండి నాకు నేను అవి సెలెక్ట్ చేసి మీకు పెడతాను ఓకేనా అండి సరే అండి ఇంకా స్వీట్స్ అవి చేస్తారాండి మీరు స్వీట్స్ స్వీట్స్ అండి అవునండి స్వీట్స్ అవి చేస్తారా మీరు ఏమేమి స్వీట్స్ చేస్తారండి అంటే మీ దగ్గర స్పెషల్ ఏంటి ఆ సరే అండి సరే అండి సరే అండి నేను ఏదో ఒకటి డిసైడ్ అయి నేను మీకు మళ్ళీ కాల్ చేస్తాను అండి